వంటలలో రుచిని పెంచడానికి ఎన్నో రకాల సామాగ్రి ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలలో చెప్పుకోదగినవి ఏంటంటే ఇలాచి మరియు లవంగాలు యాలాకులు ఇలా కొన్ని మిశ్రమాలు ఉన్నాయి వీటి అన్నింటిని మనం కొందరు దంచుకొని పొడిగా చేసుకుని వేసుకుంటారు కొంతమంది వీటిని రుచి అలాగే ఉండడానికి ముడి ఉ సామాగ్రిని వాడుతారు మరియు వంటకాలలో రుచి పెంచడానికి కొన్ని రకమైన కూరగాయలను కూడా వాడుతారు అందులో కొ కొత్తిమీర పుదీనా మెంతికూర ఉల్లిగడ్డ ఆకు ఇలాంటివి వాడుతు ఉంటారు మరియు ఉన్నదా కొన్ని అన్నింటి కన్నా మించి రుచిని పెంచే సామాగ్రి ఏమిటి అనగా ఉప్పు